హయ్ మేడమ్ చెప్పండి మేడమ్ ఎలా కావాలి ఫోటో పాస్పోర్ట్ సైజా మేడమ్ త్రీ డిఫరెంట్ సైజులు ఉంటాయి ఎలా కావాలి మీకు ఫోర్ పీసెస్ ఉంటాయి ఎయిట్ పీసెస్ ఉంటాయి సిక్స్టీన్ పీసెస్ ఉంటాయి ఫోర్ పీసెస్ అయితే మేడమ్ ట్వంటీ రూపీస్ సిక్స్ సిక్స్ పీసెస్ అయితే ఫోర్టీ రూపీస్ ఎయిట్ పీసెస్ అయితే సిక్స్టీ రూపీస్ మేడమ్ ఎయిట్ పీసెసా మేడమ్ ఎవరికి మేడమ్ మీకా మీకేనా ఓకే మేడమ్ ఒక టూ మినిట్స్ ఇవ్వండి కెమెరా రెడీ చేస్తాం ఓకే మేడమ్ రండి మేడమ్ కూర్చోండి ఇక్కడ అక్కడ టేబుల్ పైన కూర్చోండి ఒకసారి మీరు మిర్రర్లో చెక్ చేసుకోండి మేడమ్ మీరు ఓకేనా మేడమ్ కూర్చోండి మేడమ్ ఒకసారి ఫోటోస్ చూడండి మేడమ్ మీరు కొంచెం హెడ్ కూడా సరిగ్గా లేదు మేడమ్ మళ్ళీ ఒకసారి కూర్చోండి కొంచెం ఫేస్ స్ట్రైట్గా పెట్టండి మేడమ్ హెడ్ కొంచెం బెండ్ అయ్యింది స్ట్రైట్గా కూర్చోండి ఓకే మేడమ్ బాగా వచ్చింది ఇప్పుడు ఒకసారి చూడండి ఇప్పుడు ఓకేనా మేడమ్ ఓకే అండి ఇంకెవరికైనా కావాలండి మేడమ్ ఫోటోస్ పాపకి కూడానా పాపకి ఎన్ని ఎన్ని పీసెస్ మేడమ్ ఎయిట్ ఇవ్వమంటారా ఓకే మేడమ్ కొంచెం మా బెంచ్ పైన నిలిచోబెట్టండి మేడమ్ పాపని ఓకే ఇటు చూడు కొంచెం స్ట్రైయిట్ చూడమనండి ఓకే ఒకసారి చూడండి మేడమ్ ఫోటో ఓకేనా అండి కొంచెం ఎడిటింగ్ చేసిస్తామండి ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి కొంచెం ఫేస్ క్లియర్ చేయాలి ఇప్పుడు చూడండి మేడమ్ అంత ఓకే ఉందా నీటుగా ఉందా ఓకే మేడమ్ బిల్లు అక్కడ పే చేయండి ఓకే మేడమ్ ఓకే అండి ఓకే థ్యాంక్ యూ మేడమ్